నేను డ్రాయింగ్ వేసే ప్రక్రియను వివరించాలి అనుకుంటున్నాను మొదటిగా నేను ఏం డ్రాయింగ్ చేయాలి అనుకుంటున్నాను అనేది ఆలోచిస్తాను దాని కోసం కొంత ఆన్లైన్లో వెతుకుతాను లేదు అంటే స్నేహితుల సహాయం తీసుకుని ఆలోచిస్తాను దాని ద్వారా నేను ఒక థీమ్ని ఎంచుకుంటాను తరువాత ఆ థీమ్లో ఏమేమి రంగులు ఉంటాయి అనేది నిర్ణయించుకుంటాను ఆ రంగులన్నీ నా దగ్గర ఉండేలాగా చూసుకుంటాను ఆ తర్వాత ఆ డ్రాయింగ్ అనేది ఎంత పెద్దదిగా గీయాలి అనేది నిర్ణయించుకుంటాను దానిని బట్టి పేపర్ లేదంటే బోర్డ్ను రెడీ చేసుకుంటాను తరువాత ఆ రంగులను ఆ బోట్లు తీసుకుని మరియు దానికి కావాల్సిన బ్రష్లను కూడా నేను ఏర్పాటు చేసుకుంటాను అంటే కొన్ని రకాలు గీయడానికి కొన్ని రకాల బ్రష్లతో మాత్రమే సా ధ్యం అవుతుంది కాబట్టి నాకు కావల్సిన అన్ని రకాల బ్రష్లను నేను నా దగ్గరలో ఉంచుకుంటాను నాకు కావాలసిన రంగులు పేపర్ బ్రష్లు మరియు వాటర్ను నా దగ్గర పెట్టుకుని నేను డ్రాయింగ్ వేయడం ప్రారంభిస్తాను ఇది నా డ్రాయింగ్ వేసే ప్రక్రియ నేను రీసెంట్గా ఒక ఛాయాచిత్రం గీసాను అది ఏమిటంటే ఒక అందమైన గార్డెన్ దానిని గీయడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది